హలో హలో నమస్తే మేడం నమస్తే మేడం మా మా డాడీకి ట్రాన్స్ఫర్ అయ్యింది అండి నాకు టీ సీ కావాలండి అంటే మేము గౌర్నమెంట్ ఎంప్లాయిస్ అన్నాక మూడేళ్ళకు ఒకసారి చేస్తారు కదండి ట్రాన్స్ఫరు దాని వల్ల ట్రాన్స్ఫర్ అయ్యింది అదే విజయ్ విజయవాడ అండి విజయవాడ కాలేజీలో జాయినవు మా ఫ సునండి తీస్కొస్తున్నాను చెప్తాను మా మా ఫాదర్ని తీసుకొని వస్తానండి లేదు ఏదన్నా సొల్యూషన్ చెప్పండి లేకపోతే

అలాగేనండి అల అలాగే అలాగే మేడం ఎగ్జామ్ రాశాకనే ఆయనకు టీ సీ తీస్కుంటాను అండి మా మా ఫాదర్ను కూడా తీసుకొస్తాను ఉంటాను మేడం